హలో నమస్కారం ఏమ్జీ మోటార్స్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి దేని కోసం మ్యాడమ్ మ్యామ్ మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాస్త బిజీగా ఉన్నారు ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాకానీ నాకు చెప్తే నేను దానికి క్లారిటీ ఇస్తాను నేను కూడా ఎడిట్ చేస్తాను మ్యామ్ ఒక రోజుకు యాభై కిలోమీటర్ల మేరకు మీరు ప్రయత్నిస్తారా మా దగ్గర మా దగ్గర నాలుగు నాలుగు కంపెనీలు ఉన్నాయి మ్యామ్ ఒకటి ఏమో ఏసర్ వాళ్ళది ఇంకొక్కటి ఓలా తర్వాత బజాజ్ మళ్ళా ఇంకొకటి టీవీయస్ ఈ బ్రాండ్ బైక్ మా దగ్గర ఎలెక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి మ్యామ్ ఈ బై ఈ బైక్స్లో ఏదైనా మీ పర్పస్ని బట్టి మీ ప్రైజింగ్ని బట్టి మీరు తీసుకోవచ్చు బండిని దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మ్యామ్ లక్ష ముప్పై ఐదు వేల రూపయలు నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క రేంజ్ ఉంటుంది మ్యాడమ్ ఫర్ ఇప్పుడు ఎక్సాంపుల్గా ఏసర్ వాళ్ళది తీసుకున్నాం అనుకోండి ఏసర్ ఫోర్ ఫోర్టీ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అని ఉంది అది వంద నుండి నూట ఇరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ స్పీడ్ మీద ఇస్తుంది మేడమ్ అదే బజాజ్ చేతక్ వాళ్ళది ఏమో అరవై వంద నుండి నూట ముప్పై కిలోమీటర్లు డెబ్బై స్పీడ్ మీద ఇస్తుంది మళ్ళా అదే మ్యాడమ్ ఒక్క ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మీరు దగ్గర దగ్గర నూట ఇరవై నుండి నూట ముప్పై కిలోమీటర్ల వరకు మీ స్పీడ్ని బట్టి ఉంటుంది మ్యాడమ్ అది మీరు చాలా ఫాస్ట్గా ర్యాష్గా నడుపుతున్నారు అంటే కొంచం స్పీడ్ కొంచం ఛార్జింగ్ జల్దీగా అయిపోతుంది లేదు మామూలు నార్మల్గా మాట్లాడి న నడపడానికైతే మీకు వంద నుండి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది మీరు ఎక్కడ ఉంటారు మ్యాడమ్ అవునా మాది సాగర్ రింగ్ రోడ్లో ఉంది మ్యామ్ బ్రాంచు మీరు కావాలి అనుకుంటే రేపు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి ఓకే ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ సో మచ్